మా ప్రాంతం గోదావరికి సమీపంగా ఉండడంతో మా జిల్లాలో ఇక్కడ అనేకమైన సరస్సులు అనేకమైన గోదావరి సముద్రం దగ్గరగా ఉండడంతో ఇక్కడ ప్రజలు ఎక్కువగా వరిని చెరుకుని అలాగే కూరగాయలని పండ్లని ఎక్కువగా పండిస్తుంటారు లంక గ్రామాలని మాకు ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి లంక గ్రామాలలో ఎక్కువగా పండ్లను కూరగాయలను ఎక్కువగా ఎకరాల ఎకరాలలో పండిస్తూ ఉంటారు అవి గోదావరికి సమీపంగా ఉండటంతో వాటిలో ఎక్కువగా అక్కడ బాగా పండుతాయి అలాగే ఇక్కడ మాకు వరిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు ప్ర సంవత్సరానికి రెండుసార్లు పంటను వేస్తూ ఉంటారు ప్రతి ఆరు నెల్లకోసారి దిగుబడి వస్తూ ఉంటుంది మాకు ఇక్కడ వాడే ప్రక్రియ ఏంటంటే పూర్వకాలం అయితే మేమే ఎద్దుల బండిల్లో రైస్ మిల్లులకు వెళ్ళి తీసుకుని బస్తాకి పన్నెండు పదమూడు వందల చెప్పున అమ్మేవాళ్ళం కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది ఏంటంటే ప్రభుత్వమే వచ్చి స్వయాన వాళ్ళే బండి తీసుకొచ్చి పొలం దగ్గరే రవాణా ఖర్చులు మాకు లేకుండానే వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మాతో రైతుని ధాన్యం ఎన్ని బస్తాలు ఎకరాకి ఎన్ని బస్తాలు అరవై బస్తాలకి బస్తాకి పన్నెండొందలు పదమూడొందలు చొప్పున మా దగ్గరే కొనుక్కుంటూ వాళ్ళు మాకు ఎంతో లాభాన్ని చేకూరుస్తూ ఉన్నారు ఒకవేళ మాకు పంట ఒక వేల నష్టం వస్తే వర్షాల వల్ల వాట్లవల్ల నష్టం వస్తే నష్టపరిహారం కూడా ఇవ్వటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అంతగా మా అప్పుటి రాష్ట్రంలో మా జిల్లాలో పంటలు పంటలపై ప్రభుత్వానికి ఎంతో మొక్కు ఉన్నది అలాగే మా ప్రాంతంలో వరిని ఎక్కువగా పండించేది చెరుకుని ఎక్కువగా పండిస్తూ ఉంటారు కూరగాయల్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు మా జిల్లాలోనే ఎక్కువగా వరి అనేది ఎక్కువగా ఇతర దేశాలకు దిగుమడి అవుతూ ఉంటుంది అంతగా అంత పచ్చని ధనమైన జిల్లాలు మావి అలాగే చెరుకు కూడా మాకు ఇలాగే ఫ్యాక్టరీలకు పంచదార కొరకు ఇక్కడ కొరకు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అలాగే రీసెంట్గానే రెండు మూడు రోజుల క్రితం ఇక్కడ మా చెరుకు తోటను కూడా వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి దిగబడి చేసుకుని వాళ్ళే మిషన్ ద్వారా మొత్తం కోసుకొని వాళ్ళే వచ్చి తీసుకున్నారు అలాగే వరి కూడా ఇలాగ కొన్ని కొన్ని మాకిక్కడ ఎక్కువగా పంటలు పండుతూ ఉంటాయి వీటివల్ల మా ప్రాంతానికి ఎంతో పచ్చని దనం గ్రీనరీతో అల్లుకొని చూడటానికి ఎంతో చూడము ముచ్చటగా ఉంటుంది అనేకమైంది ఈ టూరిస్టులు ఇక్కడికి వచ్చి చాలా పచ్చగా ఉందని ఇక్కడ అనేకమందొచ్చి తిరుగుతూ ఉంటు సందర్శించ్చి చూస్తూ ఉంటారు ఇలాగా మా ప్రాంతం పచ్చదనంతో నిండి ఉంటుంది